ఏలూరు జిల్లాలో ప్రధాన విద్యా సంస్థలలో అవకాశాలు చాలా ఉన్నాయి స్కూళ్ళు కాలేజీలు విశ్వవిద్యాలయాలు వృత్తి విద్యా శిక్షణాలయాలు అలాగే కోచింగ్ సెంటర్సు అలాగే చాలావరకు స్కూల్ ఫీజెస్ అనే స్కూల్ ఫీజులు అనేవి చాలా ఎక్కువగా ఉంటాయి అలాగే ఇప్పుడైతే ఆ ఫీజులు అనేవి చాలా దారుణంగా పెరిగిపోయాయి ప్రజలు ఎక్కువగా ఇష్టపడే కోర్సులు ఏమిటంటే ఇంజినీరింగ్ ఖచ్చితంగా ఖచ్చితంగా వాళ్ళ పిల్లలు ఇంటర్ అయితే కంప్లీట్ చేసిన తర్వాత ఇంటర్ అయిపోయిన తర్వాత ఖచ్చితంగా వాళ్ళ అమ్మా నాన్నలు ఖచ్చితంగా తల్లిదండ్రులు అనేవాళ్ళు వాళ్ళు ఖచ్చితంగా సాఫ్ట్వేర్ ఇంజనీరే అవ్వాలని కోరుకుంటున్నారు ప్రతి ఒక్కరూ ఇంజనీరింగ్ మీదే చూపిస్తున్నారు వ్యామోహం ఇంజనీరింగ్ సీట్లకి ఎంత ఖర్చు అయినా పెట్టడానికి సిద్ధంగా ఉన్నారు అది నాలుగు లక్షలు అవనివ్వండి ఐదు లక్షలు అవనివ్వండి ఎంతైనా పెట్టడానికి వాళ్ళు సిద్ధంగా ఉన్నారు అలా వీళ్లు సిద్ధంగా ఉండడం వలన స్కూల్కి వీటికి అదే ఛాన్స్ అదే దొరికింది అనుకుని వాళ్ళు ఇంకా ఇంకా రేట్ పెంచుతానే ఉన్నారు సీట్లకి సిఎస్ఈ అనేది కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ కాబట్టి దీంట్లో ఆ లాభం కూడా అలాగే వస్తుంది కాబట్టి ఆ జీతం కూడా అలాగే వస్తుంది ఎంత పెడతామో అంతే వస్తుంది కాబట్టి అందరూ దీని మీదే వెళ్ళడానికి ఎక్కువ వ్యామోహం చూపిస్తున్నారు చాలా ఉన్నాయి సుబ్బమ్మ దేవి హై స్కూల్ ఉంది భాష్యం పబ్లిక్ స్కూల్ ఉంది సెయింట్ జూనియర్ కాలేజ్ ఉంది అలాగే సిఆర్ రెడ్డి ఉమెన్స్ కాలేజ్ ఉంది సిఆర్ రెడ్డి ఇంజనీరింగ్ కాలేజ్ సిఆర్ రెడ్డి స్కూల్ బి ఫార్మసీ కాలేజ్ ఒక్కటే సిఆర్ రెడ్డి అనేది మొత్తం స్కూలు కాలేజ్ విశ్వవిద్యాలయ విశ్వవిద్యాలయాలు ఓ పాఠశాలలు అన్నీ ఉన్నాయి అలాగే రామచంద్ర ఇంజనీరింగ్ కాలేజ్ ఉంది భాష్యం ఉంది నారాయణ జూనియర్ కాలేజ్ ఉంది చైతన్య జూనియర్ కాలేజ్ ఉంది చైతన్య స్కూల్ ఉంది ప్రతి ఒక్కటి ఐఐటి కోర్సులు పెరిగే కొద్ది ఫీజులు పెరుగుతూనే ఉన్నాయి అలాగే వొకేషనల్ కోర్స్లు ప్యాషన్ కోర్స్ అని ఆ కంప్యూటర్ కోచింగ్ అని బ్యాంక్ కోచింగ్ అని ఇలా చాలా అయితే ఉన్నాయి ఇలా చెప్పుకుంటూ పోతే మా ఏలూరు జిల్లాలో చాలా ఉన్నాయి ప్రధాన విద్యా సంస్థలు వచ్చి సిఆర్ రెడ్డి కాలేజ్ అలాగే సిఆర్ రెడ్డి స్కూల్ అలాగే శ్రీరామచంద్ర ఇంజనీరింగ్ కాలేజ్